నాకు తినడానికి ఇష్టం అయిన ఆహారము హాట్స్ అంటే చాలా ఇష్టము స్వీటు తింటాను కానీ తక్కువ తింటాను ఆకుకురలు కూరగాయాలు బాగా తింటాను ఎందుకంటే ఆరోగ్యపరంగా నేను చూసుకుంటూ ఉంటాను ఆరోగ్యం బాగుంటేనే కదా మనం హెల్థీగా ఉంటాము అందుకని నేను స్వీట్ ప్రిఫరెన్స్ తక్కువ ఇస్తాను ఎక్కువగా తినేది అదేంటి హాటు ఆకుకూరలు కురగాయలు ఆకుకూరలు వల్ల మనకి ఎన్నో విటమిన్సు మినరల్స్ వస్తాయి కాబట్టి అందుకని ఆకూరలు ప్రిఫరెన్స్ ఇస్తాను అలాగే తినడానికి నేను చాలా ఇష్టపడుతాను అలాగే అదేంటి కురగాయలు కూడా తినటానికి నేను చాలా ఇష్టపడుతాను అలాగే మాంసము చేపలు అవి కూడా తింటాను కాని తక్కువ తింటాను ఆకుకూరలు కురగాయలు బాగా తింటాను స్నాక్స్లో మాత్రం హాట్ బాగా తింటాను స్వీట్ తక్కువ తింటాను అంతే